హలో నమస్తే అండి చెప్పండి మేడం బాగున్నారా మేడం బాగున్నానండి టీటీ బోర్డ్ టీటీడీ బోర్డ్ మెంబర్నే అండి సెక్రెటరీ మాట్లాడుతున్నాను

అవును మేడం డ్రెస్ ఏదో హాల్స్ అవునండి అసలు నిన్నటి నుంచే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా నిన్నటి నుంచే క్రౌడ్ ఎక్కువైపోయారు అసలు మ్యానేజ్ చెయ్యడం కొంచెం కష్టంగా ఉంది దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది ఎయిట్ టు టెన్ అవర్స్ పడుతుంది సో టైమ్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు కొన్ని ఎంప్లాయిస్ని వచ్చి రిక్రూట్మెంట్ చేస్తున్నాము ఎందుకంటే రష్ ఎక్కువ అవ్వడం వల్ల క్యూస్లో అందరూ తోసుకుంటున్నారు ఎక్కువగా మళ్ళీ ఆ కంపార్ట్మెంట్స్ వెయ్యడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు సో ఇప్పుడు కొంచెం టైం మేనేజ్మెంట్ చేసి కొంచెం పెంచితే టైం పెంచితే కూడా వస్తారు కానీ వాళ్ళకి భక్తులకి ఇబ్బంది కలగకూడదని కొంతమందిని రిక్రూట్ చేసుకుని క్యూస్లో కొంచెం సెక్యూరిటీ మెయిన్టేయిన్ చేస్తున్నాము అవును ఓకే ఓకే మేడం ఓకే మేడం

అవును మేడం నార్మల్గా అయితే నార్మల్ డేస్లో వచ్చేసి త్రీ ఫోర్ కంపార్ట్మెంట్సే ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు రష్ ఎక్కువవ్వడం వల్ల కనీసం ఇప్పుడు ఎయిట్ కంపార్ట్మెంట్స్ దాకా ఓపెన్ చేసి భక్తులను అక్కడ కొద్దిసేపు వెయిట్ చెయ్యించి మళ్ళీ క్యూలో కొంచెం రష్ తగ్గిన తరువాత పంపిస్తున్నాము కొద్ది కొద్ది మం కొద్ది కొద్దిగా వీఐపీ వాళ్ళొచ్చేసి ఇప్పుడు ఒకేసారి వచ్చేస్తే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ హాఫ్ ఎన్ అవర్ వీళ్ళు క్యూ ఆపేసి వాళ్ళని తొందరగా దర్శనం చూపించేసి వాళ్ళకి సెక్యూరిటీ మెయిన్టేయిన్ చేసి పంపించిన తరువాత క్యూలో నుంచి సెండ్ చేస్తున్నామండి మిగతా భక్తులని ఓకేనండి తప్పిస్తాను మేడం అన్ని వర్క్ అవుతున్నాయి ఎక్స్ట్రా ఒక ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ లాస్ట్ వీకే ఇన్స్టాల్ చేశాము మీకు కూడా ఇన్ఫామ్ చేశాము ఇప్పుడొచ్చేసి అక్కడ కూడా కొంతమందిని రిక్రూట్ చేసి మీ సెక్రెటరీస్ కొంచెము సెక్యూరిటీస్ పరంగా అన్ని చూస్తున్నాము మేడం సరే మేడం ఇంకేమైనా విషయాలు విషయాలు తెలియాలండి మీకు

ఓకే మేడం అన్ని అన్ని కంట్రోల్లోనే ఉంది ఏమైనా ప్రాబ్లం అయితే మేము మీటింగ్ వేసి కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము మీ దగ్గర పర్మిషన్ తీసుకుని అన్ని చేస్తాము మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం